యోగా అభ్యాసకులు పాటించాల్సిన ఆహార నియమాలు చాలా ముఖ్యం ఎందుకంటే యోగా కేవలం శరీర వ్యాయయమే కాదు అది మనసుకు శరీరాన్ని సమతుల్యం చేసే జీవన విధానం మంచి శోక రగ్యత యోగాలో మంచి ఆరోగ్యాన్ని పొందాలి అంటే తక్కువ మోతాదులో తియ్యటి రుచితో కొద్దిగా కొవ్వు ఉండే జీవ శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి ఇలాంటి ఆహారం సాత్విక భావనను పెంచి శరీరానికి మేలు చేస్తుంది సేవా సభ్యులకు పాటించవలసిన ఆహార నియమాలు ఖాళీ కడుపుతో యోగా చెయ్యాలి కనీసం రెండు మూడు గంటల ముందు భోజనం ముగించాలి తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోవాలి శరీరాన్ని మనసును ప్రశాంతంగా ఉంచుతుంది ఫ్రీ ఆహారం ఎక్కువగా తినాలి పండ్లు కూరగాయలు గింజలు పాలు పాల ఉత్పత్తులు తగినంత నీరు తాగాలి డీహైడ్రేషన్ లేకుండా శరీరాన్ని బాగా శుద్ధి చేస్తుంది పౌష్టిక ఆహారం తినాలి ప్రోటీన్ ఫైబర్ విటమిన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి రాత్రి భోజనం త్వరగా చేయాలి ఏడు నుంచి ఎనిమిది లోపల చేయాలి చేయడం మంచిది తినడానికి అతి ఉత్తమమైన ఆహారం సాత్విక ఆహారం తాజా పండ్లు పచ్చి కూరగాయలు పెరుగు గోధుమ రొట్టె బ్రౌన్ రైస్ వేయించిన పెసలు వేరు శనగలు నేరుగా తీసే గింజలు బాదంపాలు తేనె కొబ్బరి నీళ్ళు గోరు వెచ్చని నీళ్ళు హెర్బల్ టీ నిమ్మరసం తప్పించవలసిన ఆహారం ఫుడ్ రాజసిక ఆహారం ఇవి అన్నీ తినవద్దు అధిక మసాలా కారణంగా ఉండే ఫుడ్ ఉప్పు మిరియాలు ఎక్కువగా ఉండే ఆహారం కాఫీ టీ అధికంగా తీసుకోవడం మాంసాహారం ఫ్రైడ్ రైస్ ప్రొఫెసర్ ఆల్కహాల్ జంక్ ఫుడ్ బకుల ఇవి అన్నీ తినకూడదు ఈ నియమాలను పాటించకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అంటే తీవ్రమైన యోగా చేసిన తర్వాత హటాత్తుగా అధిక ఆహారం తింటే జీర్ణ సమస్య ఆకలి తగ్గిపోవటం ఆయాసం దగ్గు రావచ్చు అధిక మసాలాలు లేదా జంక్ ఫుడ్ తీసుకుంటే మనసుకు అస్థిరత ఒత్తిడి పెరగడం యోగాలో ఏకాగ్రత తగ్గిపోవడం యోగా ముందు ఎక్కువ తింటే మలబద్ధకం ఆకలి లేకపోవడం గ్యాస్ ట్రబులు వస్తాయి ప్రాసెస్డ్ ఫుడ్డు తామసిక ఆహారం ఎక్కువగా తీసుకుంటే శరీరం మానగింజడం ప్రాణాపాయ ఇబ్బందులు మనసు కుంగిపోవటం ముఖ్యమైన టిప్స్ తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోవాలి యోగాకు ముందు తేలిగ్గా తినాలి ఒకటి లేదా రెండు గ్లాసులు నీరు తాగాలి యోగాకు యోగాకు ముప్పై నుంచి అరవై నిమిషాల తర్వాత మాత్రమే పెద్ద భోజనం తినాలి సాయంత్రం ఏడు గంటల లోపు భోజనం పూర్తి చేయాలి ఆల్కహాలు మాంసాహారం అధిక కారంగా ఉండే ఆహారం అధిక కారంగా ఉండే ఆహారం తగ్గించాలి యోగాకి సరైన ఆహారం అనేది కేవలం శరీరానికి కాదు మనసుకు సమతుల్యమైన తీసుకు వచ్చింది ఈ నియమాలను పాటిస్తే శరీరం బాగా హుషారుగా మనసు ప్రశాంతంగా ఉంటుంది